నేటి కళలు వృత్తులు అనేవి నేర్చుకోవటానికి మనకు పుస్తకాల్లోనూ పుస్తకాలు బయట జరిగే ప్రోగ్రాములలో మనకి తెలుస్తుంది అలా అ ఎవరైతే వాటి మీద మక్కువ ఉన్నదో వాళ్ళు నేర్చుకోవాలి అని ఉంటే వాళ్ళు ఈ పుస్తకాలు అండ్ ఆ ప్రోగ్రాంలు చూసి వాటిపైన వాళ్ళకొక అభిప్రాయం వచ్చి అవి ఎట్లా చేయాలో అవి ఎట్లా నేర్చుకోవాలో వాళ్ళకి ఒక ఉద్దేశ్యం ఒక అభిప్రాయం వచ్చి వాళ్ళు అవి నేర్చుకోగలరు అలా అందుకోసమే మనం వా ఆ వృత్తి కళల్ని అన్నిటినీ ఈ పుస్తకాలు పోగ్రాములలో వాటిని పొందుపరచారు ఎవరైతే వాటికి ఎవరైతే వాటి మీద మక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటి ఈ ప్రోగ్రాములు గానీ ఈ ఈ వృత్ పుస్తకాలు గానీ చూసి వాటిని నేర్చుకోవాలి అనే నేర్చుకొని వాళ్ళ యొక్క కలల్ని సాకారం చేయగలరు ఈ పుస్తకాలు అనేవి మన వృత్తికి చెందినవి ఉన్నాయి ప్ర మరియు కళలు కళలకు చెందనవి ఉన్నాయి కళలు ఇ ఆ పూర్వంలో ఎలా అయితే చేసుంటారో వాటి మీద ఒక అభిప్రాయం వచ్చేటట్టు చూపిస్తాయి మరియు ఆ కళల్ని మెరుగుపరచటానికి ఆ బుక్ పుస్తకాలు ప్రోగ్రాములు నిర్ నిర్వహిస్తారు అందులో ఈ ప్రోగ్రాముల వల్ల వాటి మీద ఒక మంచి ఉద్దేశం వచ్చి అవి నేర్చుకుంటారు